గా పాడేరు అనే గ్రామాలలో అయితే రవాణా సౌకర్యాలు కొరత చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యం సంరక్షణ యాక్సెస్లు ప్రభావితం కో చే కూడా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి ఆసుపత్రికి వెళ్ళాలంటే వై చాలా టైం పడుతుంది ఎందుకం ఘాట్ రోడ్లు అని అక్కడ ఎటువంటి సదుపాయాలు ఉండవు అక్కడ ఫోన్లు సిగ్నల్స్ ఉండవు సదుపాయాలు ఉండవు ఊరి చివర ఎక్కడో ఆసుపత్రి ఒకటి ఉంటుంది దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఊరి చివ యాక్సిడెంట్ అయితే తిరిగి ప్రభుత్వం రావడానికి వన్ నాట్ ఎయిట్ రావడానికి అది తీసుకుని వెళ్ళి సేవ హాస్పిటల్లో జాయిన్ చేయటానికి చాలా టైం పడుతుంది దానికోసం అవి చి ఒక టైం పట్టింది అంటే కనీసం గంట రెండు గంటలు అయిన పడుతుంది అలాంటివి కాకుండా ప్రభుత్వం ఏదన్న చ ఆసుపత్రులు అందుబాటులో ఉండేటట్టుగా ఒకటి రెండు సదుపాయాలు చేసినట్టయితే ప్రజలు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది